రూమ్ క్లీనింగ్కి రాలేదా ఇవాళా మరేమి ఎక్కడ పని అక్కడే ఉంది ఎప్పుడు వచ్చారు అసలు మీరు రోజుకెన్నీ సార్లు రమ్మన్నాను నేను రెండు పూటలు రావాల్సింది రాజు రానే రావట్లేదు పని అయినా చక్కగా చెయ్యాలికదా వచ్చినప్పుడు ఈ స్టవ్ ఆ స్టవ్ మీద అదంతా పాలు పొంగాయి అలానే ఉన్నాయి బట్టలు వెయ్యలేదు అలానే ఉన్నాయి ఏవి మడత పెట్టలేదు అసలు ఉక ఉతకాల్సిన బట్టలన్నీ అక్కడే షెల్ఫ్లో ఉన్నాయని చెప్పాను అవి ఇవ్వలేదు అవి ఉతకలేదు రూమ్ కూడా అంతా చెత్త చెత్తగా ఉంది ఎక్కడ పడితే అక్కడ బూజు ఉంది జీతంమయితే తీసుకుంటారు పిల్లి వచ్చి బట్టలు పిండుతుందా షెల్ఫ్లో ఉన్నాయి ఉతుకమని చెప్పాను కదా ఆవి అలానే ఉన్నాయి అసలు ఏం బట్టలు రెండు మూడింటికి అంత సర్ఫేసి ఆ బట్టలన్నీ వేస్ట్ అదే రీజన్ చెప్తున్నావు మరి పిల్లి రావద్దంటే ఆ విండో క్లోజ్ చేసి వెళ్ళాలని తెలీదా ని మీద నమ్మకంతో మేము ఇల్లొదిలేసి జాబ్కి వెళ్తే మీరు ఇలా చేస్తే శాలరీ అయితే తీసుకుంటారు గాలికి రావద్దంటే కిటికీ డోర్ పెట్టాలి కదా అది ఇవాళ రారా మరి నైట్ కూడా ఉంటుంది కదా షిఫ్ట్ మరి ముందే ఇన్ఫార్మ్ చేయాలి కదా వీలు లేనప్పుడు రావటంలేదు అని నెక్స్ట్ టైం నుంచి ఇలా రిపీట్ చేయకండి అసలు టైం టు టైం రండి జీతం తీసుకుంటున్నారు కదా టైం బేసిసే అడిగారు కదా జీతం కాబట్టి వచ్చి పొద్దున్న రండి నైట్ షిఫ్ట్ నేను ఇంట్లో ఉండేది ఇద్దరమే కదా దానికి కూడా నీకు ఎందుకు అంత స్ట్రెస్ అవుతోంది కొంచెం జీతమెంటి తీసుకుంటున్నావు కదా మంచిగానే నువ్వు ఇంత చేసే పనికే కొంచెం జీతం అంటన్నావు మంచిగానే చేస్తలేదు అసలు పని దానికే మాట్లాడుతున్నావా చూస్తూనే ఉన్నాం మళ్ళీ రిపీట్ కావద్దు ఇట్లా చూసే కదా చెప్పేది లేంది అయితే చెప్పం కదా ఇంకోసారి రిపీట్ అవద్దు ఇలా మ్మ్